నేను భౌతిక పుస్తకాలు చదువుతాను ఎలక్ట్రిక్ రూపంలో పుస్తకాలలో ఉన్నవి వింటాను అండ్ ఆడియో బుక్స్ కూడా వింటాను భౌతికంగా పుస్తకాలు చదవడం నాకు ఎప్పటి నుండో అలవాటు భౌతికంగా పుస్తకాలు కాకుండా పేపర్ కూడా ఎక్కువ చదువుతాను అలా చదవడం వల్ల మనం ఏం చదువుతున్నాం మన కాన్సంట్రేషన్ ఎక్కడ ఉంది అనేది అర్థం అవుతుంది అండ్ ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ఎలక్ట్రిక్ రూపాంతరంలో కూడా వింటాను ఎలక్ట్రిక్ రూపాంతరంలో ఉన్నప్పుడు ఓన్లీ బ్రెయిన్ ఒక్కటే పనిచేస్తుంది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అదే భౌతిక పుస్తకాలు చదివినప్పుడు మనం నోరు విప్పి మాట్లాడవలసి ఉంటుంది అదే అడియో బుక్స్ విన్నప్పుడు కూడా మనం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అయినా వినవచ్చు పడుకొని అయినా వినవచ్చు కూర్చొని అయినా వినవచ్చు ఏ విధంగా అయినా వినవచ్చు మనం వేరే పని చేసుకుంటూ కూడా ఆడియో బుక్స్ వినవచ్చు కానీ మనం వేరే పని చేసుకుంటూ భౌతికంగా పుస్తకాలను చదవలేం కదా అదే ఆడియో బుక్స్ అయితే మనం పని వేరే పని చేసుకుంటూ వేరే ఇంట్లో వేరే వర్క్స్ చేసుకుంటూ కూడా మనం ఆడియో బుక్స్ వినగలం దీని వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది భౌతిక పుస్తకాలకంటే ఆడియో బుక్స్ వినడం చాలా యూజ్ఫుల్గా ఉంది ఎస్పెషల్లీ వర్క్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళకి ఆడియో బుక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి ఎలక్ట్రిక్ రూపాంతరంలో కూడా ఇప్పుడు చాలా డిజిటలైజ్ అయ్యింది కాబట్టి ఎలెక్ట్రిక్ ఎలక్ట్రిక్ యూజ్ చేయడం ఎలక్ట్రిక్ రూపాంతరంలో కూడా చాలా బుక్స్ వినడం అయినా వాటిని ఎనాలిసిస్ చేయడంలో అయినా చాలా యూజ్ అవుతుంది